ఎండి రాజు గారు రండి కూర్చోండి ఎక్కడికెళ్తున్నారు ఏ సరదాగా నడుత్తున్నారా కూర్చోండి కాసేపు పేపర్ కావాలంటే చూడండి

మన ఆంధ్రప్రదేశ్లో పేపర్లో ఎక్కువగా అతిపెద్ద పేపరు సంస్థలు లేకపోతే టీవీ సంస్థలు ఏంటంటే అండి సాక్షి ఏముండదండి ఇంక

వాళ్ళకేం కావాలంటే అండి టిఆర్పి అండి అంటే వాళ్ళకి ఏదైతే టిఆర్పి అంటే డబ్బు ఏదైతే వస్తుందో అలాంటి ప్రోగ్రాములు లేకపోతే కా సమావేశాలు పెడతారు ఇంకొకలా ఇంకొకలా సాక్షి ఎవడన్నాడు పేప ఈ సాక్షి వాడున్నాడంటే పేపరుంది టీవీ ఛానల్ ఉంది అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాడు ఆంధ్రజ్యోతి వాడికి పేపరుంది ఛానలు ఉంది టీవీ ఛానలు టీవీ నైను లోకల్ పేపరేమో ప్రజాప్రతినిధి ఇవన్నీ మొత్తం మన రాష్ట్రంలో ఎక్కువగా చలామణి అయ్యేవి అవే అండి ఈనాడొకటి ఈనాడు కూడా అంతే ఈనాడు తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను ఇవన్నీ ఏంటంటే ఇందులో ఉండే నిజం దాంట్లో కొచ్చేటప్పటికీ ఇంకొకటేంటంటే అండి వాళ్ళు పె పెద్దగా ఎలా ఉంటుందంటే ఈ రాజకీయాలు వచ్చినప్పటికీ ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వారికే కొంచెం మద్దతు లా ఉంటారీళ్లు అంతే అండి ఈ మొత్తం టీవీ సం అదే సినిమాలకి సంబంధించిన లేకపోతే రాజకీయాలకి సంబంధించిన లేదా ఏ ఏ ఊళ్ళో అన్నా ఏదన్నా సంఘట జరిగినా ఈ మూడు ఛానల్లోనే ఎక్కువొచ్చేస్తుందండి ఏ కంటెంట్ అయినా కానీ అలా ఈ మూడు నాలుగున్నాయి వాటిలోనే మొత్తం అన్నీ అన్నీ

ఇవే అండి

ఒక్కోరోజు అనిపిస్తుందండీ బాబు ఏంటి ఈ పేపర్లు మనం కూడా ఒక పేపర్ ఇట్లా సంస్థ పెట్టేద్దామా అనిపిస్తుంది మనదగ్గర డబ్బు సరే అండి అయితే నేను కొంచెం ఇంటికి పాలు పట్టుకెళ్ళాలి చదివెళ్ళండి కలుద్దాంలేండి మళ్ళీ